హలో నా పేరు లతా అండి లాస్ట్ వీక్ మీ మీ వెబ్సైట్ నుంచి ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను ఈరోజు మార్నింగే డెలివరీ అయింది ఇప్పుడే ఓపెన్ చేసి చూసాను నాకైతే చాలా బాగా నచ్చిందండి నేను ఆ హ్యాండ్ బ్యాగ్ చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను మల్టీపర్పస్కి యూజ్ చేసుకుందామని చెప్పేసి ఎందుకంటే నాకు బాబు ఉన్నాడు తనకు కావాల్సిన వాటర్ బాటిల్ థింగ్స్ అన్నిపెట్టుకెళ్ళడానికి నాకు సరైన హ్యాండ్ బ్యాగ్ లేదని చెప్పేసి నేను ఒక త్రీ ఫోర్ జిప్స్ ఉండేలాగా చూస్తూ ఉన్నాను ట్రై చేస్తున్నాను కానీ బెస్ట్ క్వాలిటీలో నాకు ఎప్పుడు దొరకలేదు సరే మీ సైట్లో చూస్తుంటే నాకు చూడ్డానికి యాప్టైసింగ్గా అనిపించింది తర్వాత ప్రైస్ కూడా నా బడ్జెట్లోకే ఉంది అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను సేమ్ కలరే వచ్చింది నా నాకు బ్రౌన్ అంటే చాలా ఇష్టము హ్యాండ్ బ్యాగ్స్లో కొంచం లెదర్ టైప్లో ఉంటే కంపార్ట్మెంట్స్ అన్ని పిక్చర్లో ఇచ్చినట్టే ఉన్నింది ఫొటోలో ఉన్నట్టే జిప్ జిప్ క్వాలిటీ అంతా బాగుంది స్పేస్ బాగుంది లోపల కింద ఎక్స్ట్రా జిప్ ఇచ్చున్నారు అది ఎక్స్టెండ్ చేసుకోవచ్చని సైజు అది మేబీ ఉండదు ఏమో అనుకున్నాను అది కూడా ఉన్నింది మొత్తం థింగ్స్ అన్ని మా బాబు వాటర్ బాటిల్ నుంచి డైపర్ నుంచి అన్ని సర్దుకోవడానికి చాలా బాగుంది అయితే నేను మదర్స్కి బాగా సజెస్ట్ చేస్తాను అదే న్యూ బోర్న్ బేబీస్ పెట్టుకొండేవాళ్ళు పాల డబ్బా పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతుంది చాలా బాగుందండి క్వాలిటీ స్ట్రిప్స్ అన్ని కూడా హైట్ అడ్జస్టబుల్ ఉంది మళ్ళీ జిప్ జిప్ అంతా కూడా బాగుంది క్వాలిటీ అసలు లెదర్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నాకు స్పేస్ స్పేస్ ఎక్కువ కావాలనేసే నేను తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్ నేను పిక్చర్లో చూసినంత సైజు ఉండదేమో అని డౌట్గానే ఆర్డర్ పెట్టాను కానీ బాగుంది మీరు ఇచ్చిన సైజ్లోనే ఉంది కరెక్ట్గా వాటర్ బాటిల్ నుంచి మొత్తం బ్యా బాబుకి కావాల్సిన థింగ్స్ ఒక డ్రెస్ సెట్ డ్రెస్ సెట్ కూడా ఒకటి పెట్టుకోవచ్చు బాగా నా ఫోన్ నుంచి అన్ని నా థింగ్స్ అన్ని కరెక్టుగా దాంలోనే సరిపోతుంది చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు చాలా బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రోడక్ట్ తీశానని ఒక శాటిస్ఫాక్షన్ ఉన్నింది నాకు ఇలాగే మీరు కస్టమర్స్ని ఇలా ఆకట్టుకున్నారంటే చాలా ప్రొడక్ట్స్ మీ దాంట్లో నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది అందరికీ ఇది మీకు తెలియచేద్దామనే నేను మీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి ప్రోడక్టు తరచు నేను మీ సైట్లోనే ఆర్డర్ తీసుకుంటాను ఇంకా కొన్ని థింగ్స్ చూస్తున్నాను ఇంటికి కావాల్సినటివి అవన్నీ కూడా మీ సైట్లోనే తీసుకుంటాను చాలా చాలా థ్యాంక్స్ అండి